మేము వండేటప్పుడు కంటే తినేటప్పుడు కొన్ని సంప్రదాయాలని పాటిస్తాము తినే ముందు కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని భోజనానికి సిద్ధమవుతాము అలాగే తినేటప్పుడు ఎటువంటి ఆహారపదార్థాన్ని కూడా వృథా చేయకుండా ప్రతీ మెతుకుని తింటాము ఏ మెతుకుని కూడా క్రింద పడకుండా తినడం అనేది మా పూర్వీకుల నుంచి వస్తున్నది ఎందుకంటే వారికి బాగా తెలుసు అన్నం పరబ్రహ్మస్వరూపమని వారి నుంచే మేము కూడా ప్రతీ సాంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నాము